నాకు ఇష్టమైన నటుడు విజయ్ సేతుపతి అంటే తమిళ హీరో మన తెలుగులో డబ్బింగ్ చేస్తున్నవి నేను చూస్తూ ఉంటాను ఆయన సినిమాలంటే నాకు చాలా ఇష్టం అందులో ఒకటేంటంటే కడసారి వ్యవసాయి అని చెప్పి మనకి గూ అదే సోని నిక్లో ఒక వెబ్ సిరీస్ ఉంటుంది అదైతే చాలా బాగుంటుంది అందులో ఆయన పాత్ర చిన్నదే అయినప్పటికి ఆయన యాక్టింగ్ అనేది వేరే లెవెల్లో ఉంటాదనమాట అంటే ఒక మతిస్థిమితం లేనట్టుగా ఉంటాడు కానీ అందులో ఏంటంటే అన్నీ డబల్ డబల్ అనమాట అంటే ఇప్పుడు పంచలు రెండు కట్టుకోవటం అంటే సగం అంతా ఒకలాగా ఒక మనిషిలాగా ఇంకో సగం ఇంకోకలాగా అంటే ఒకే ఇటువైపు చెయ్యికి వాచ్ పెట్టుకుంటాడు అటువైపుకి చెయ్యికి వాచ్ పెట్టుకుంటాడు ఇటువైపు మాల వేస్కుంటాడు అటువైపు మాల వేసుకుంటాడు విభూది కూడా ఇటు సగం అటు సగం పెట్టుకుంటాడు అంటే మళ్ళీ ఒకవైపు ఒకవైపు మాట్లాడితే ఈ చెవిలో కూడా మాట్లాడమని చెప్తాడు అలాగే చాలా డిఫరెంట్గా చేస్తాడన్మాట అందులో అదైతే చాలా బాగుంటుంది ఎందుకంటే తనలో సుబ్రమణ్యస్వామి దేవుడున్నాడని చెప్పి అంటా ఉంటాడన్మాట నిజంగానే ఆ సీరియల్లో అలాగా జరుగుతూ ఉంటుంది ఒకడు టీ తాగడానికెళ్తాడు అక్కడ రెండు టీలు ఆర్డర్ చేసుకొని రెండు టీలు తాగుతా ఉంటాడు ఊర్లో వాళ్ళందరూ తనని విచిత్రంగా చూస్తారన్మాట ఏంటి ఇలాగ రెండు టీలు ఎందుకు ఆర్డర్ చేసుకుంటున్నావ్ అని అడుగితే నాలో దేవుడున్నాడు దేవుడికి ఒకటి నాకొకటి అని చెప్తా ఉంటాడు అదైతే చాలా డిఫరెంట్గా ఉంటుంది నాకు తెలుగులో వచ్చేసి ప్రభాస్ అంటే చాలా ఇష్టం ఆయన చేసిందే బాహుబలి వన్ బాహుబలి టూ నేన్ చాలా బాగా చూశాను